హలో హలో యా యా అండి కార్ బుక్ చేశాము నెల్లూరు నుంచి సూళ్ళూరిపేటకి ఎక్కడున్నారండీ ఇప్పుడు మీరు వన్ మినీ అయ్యప్పగుడి నెల్లూరు వేదాయపాలెం ఉంది కదా వేదాయపాలెం హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఉంది దాని ఆపొసిట్లో వస్తే లోపలొక టెంపుల్ ఉంటుంది హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఒకటుంది దాని ఆపొసిట్కొస్తే కేటిఎం బైక్ షోరూమ్ వస్తుంది కొంచెం లోపలికొస్తే మా హౌజ్ వస్తుందండీ మీరు ఇక్కడికి ఎన్ ఎంత టైమ్ పడుతుంది ఇక్కడ రావడానికి పరవాలేదు కొంచెం స్లోగా రండి మీరు మినీ బైపాస్ వచ్చారంటే మినీబైపాస్లో మనకింకా కొంచెం ట్రాఫిక్ తక్కువుంటుంది మినీ బైపాస్ నుంచి అలా కొట్టేస్తే మీరు అయ్యప్పగుడి ఎక్కి ఫ్లైఓవర్కాడికి వచ్చేస్తారు అక్కడ నుంచి మనం మళ్ళీ ఇటు ఇట్టు లోపలికొస్తే మనకు కేటిఎం బైక్ షోరూమ్ కనబడుతుంది ఇటు ఇంకా మనకి షార్ట్కట్ అవుతుంది ఇలా కూడ ట్రై చెయ్యండి ఒకసారి ఏమైనా ఒక ట్రాఫిక్ కానీ ఉంటే లేదులేదు సాయంత్రం వచ్చేదాము సాయంత్రం వచ్చేదాము మళ్ళీ వెళ్ళేసి మళ్ళీ రిటర్న్ అయిపోదాము హలో

సరేసరి ఈలోపల మేమందరము రెడీ కూడాము రెడీగా ఉంటాము వొచ్చేస్తే మనం వెళ్ళిపోదాము ఓకే ఇంకా లేట్ చెయ్యకండి ఏదైనా ప్రాబ్లము ఉంటే నాకు కాల్ చెయ్యండి ఇక్కడేదైనా అడ్రస్ కాక్పోతే అడ్రస్ తెలియకపోతే నాకు కాల్ చేస్తే మళ్ళీ గైడ్ చేస్తాను ఓకే ఓకే అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ